స్థానిక కళాకారులు హస్త కళాకారులు శిక్షణ శిబిరాలు ఇవి ఎక్కడ నిర్వహిస్తారంటే

కళహస్త్ర టైపు ఆర్గనైజేషన్ ద్వారా కూడా చేస్తారు ఇది ఎక్కువగా మ్యూజియంలలో ప్రారంభ కళా గ్యాలరీలో లేదా మెళకువల వర్క్షాప్లో కూడా జరుగుతాయి ఇది ఎలా చేస్తారంటే వాళ్ళు సొంత ప్రణాళికతో ఉందా అంటే బేసిక్గా వాళ్ళు స్కెచ్ ఐదు రోజుల్లో లేదా హస్త కళతో బొమ్మలు తయారు బొమ్మల తయారీ గంటల వారిగా లేదా వారాంత శిబిరాలుగా నిర్వహిస్తారు వాళ్ళు కొన్ని ఫ్రీగా నేర్పిస్తారు కొన్ని ఫీస్ తీసుకొని నేర్పిస్తారు ఎలా అంటే జూమ్ ద్వారా నేర్పిస్తారు గూగుల్ మీట్ ద్వారా కూడా వాళ్ళు శిక్షణ ఇస్తారు ఇది నైపుణ్యవంతంగా ఎలా నేర్చుకోగలరంటే వాళ్ళు ఎవరిని సంప్రదించాలంటే స్థానిక కళా ఉపాధ్యాయుల్ని అంటే స్కూల్లో టీచర్లని కళాశాలలో ఉండేవారిని ఎక్కువగా సంప్రదించవచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్లో ఉన్న కళాకారులు అంటే వాళ్ళు డీ ఎం లేదా కోర్సుల ద్వారా కూడా నేర్పించగలుగుతారు ప్రాంతీయ కళా సంస్థలు తెలుగు అకాడమీ ఆఫ్ ఆర్ట్ ఆంధ్ర లలిత కళా అకాడమీ వంటి యొక్క ఆర్ట్ స్టూడియోలు కూడా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఈ ప్రత్యేక కోర్సులు వాళ్ళు నిర్వహిస్తారు ఇది ఎలా నేర్చుకోవచ్చు అంటే ఆఫ్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు అంటే వ్యక్తిగతంగా నేర్చుకుంటే వాళ్ళు దానిపై పట్టు త్వరగా సాధించగలుగుతారు ఆన్లైన్ కోర్సులు యూట్యూబ్ టుటోరియల్స్

దాంట్లో ఉండే నిర్దేశాలు ఎప్పుడైతే మీరు పాటిస్తారో అది మీరు త్వరగా నేర్చుకుంటారు